మా ప్రాంతంలో అందుబాటులో ఉన్న పర్యాటకుల ఉపయోగించుకో గల లేదా జనాబా సాదారణంగా ఉపయోగించే కొన్ని రవాణా సౌకర్యాలు ఏవంటే అందులో కొన్నైతే మేము బస్సులు ట్యాక్సీలు ఆటోలు లేదా రిక్షాలు లేదా షిప్స్ సముద్రంలో ప ప్రయాణించే విహరించే కొన్ని బోట్లు అట్లాంటివన్నీ కూడా మేము ఉపయోగిస్తాము బస్సుల్లో ప్రయాణికులు చాలా మంది పర్యాటకులు ప్రయాణిస్తారు వేరే ఊరే ఊరు నుంచి కూడా వచ్చి వెళుతూ ఉంటారు బస్సుల్లో లేదా వేరే ఊరి నుంచి ఎక్కడైనా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఏమైనా చూడాలి అన్న కూడా ట్యాక్సీలు వంటివి కూడా బుక్ చేసుకుంటారు ఇంకా జ మామూలుగా మా ఎక్కడెక్కడి నుంచి ప్రక్క ఊరికి వెళ్ళాలన్నా ప్రక్క ఊరి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోల్లోనూ అక్కడికి ఇక్కడికి వెళతారు లేదా ఇంకా రిక్షాల్లో కూడా వెళతారు ప్రస్తుతం రిక్షాలు అనేవి కొంచం తక్కువ అయిపోయి మేము ఉన్నప్పట్లో అయితే రిక్షాల్లోనే ఎక్కడికైనా వెళ్ళేవారు అయితే ఇప్పుడు రిక్షాలు ఎవరూ పెద్దగా వాడట్లేదు కాని ఆటోలు ట్యాక్సీలు ఇట్లాంటివన్నీ కూడా వాడుతున్నారు ఇంకా షిప్స్ కూడా ఈ మధ్యన ఈ షిప్స్ ఎలా అంటే ఇక్కడేమో కాకినాడలో హోప్ ఐలాండ్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి రావడానికి ఈ షిప్స్ అనేవి కొంచం ఉపయోగిస్తారు ఇంకా అయితే షిప్స్ని కొన్ని మెటీరియల్స్ని వేరే ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి వేరే దేశాలకి లేదా విదేశాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా వా కాకినాడ నుంచి పంపిస్తారు చాలా మెటీరియల్స్ని చాలా అందుబాటులో ఉంటాయి ఉపయోగి ఉపయోగించుకుంటారు చాలామంది ఇవి ఈ రవాణా సౌకర్యాలను ఇలా ప్రతి ఒకళ్ళు ప్రయాణిస్తారు పర్యాటకులు ఇటువంటి బస్సులోను ట్యాక్సీలోను ఆటోల్లోను రిక్షాల్లోనూ ఇలాంటి మొదలైన వాటి అన్నింటిలో కూడా వాళ్ళు ప్రయాణిస్తారు